ఆంధ్రప్రదేశంలోని ప్రజలు వినోదం ద్వారా చాలా విధాలుగా ఒకరినొకరు బంధం ఏర్పరచుకొని ఒక సమూహంగా ఏర్పడతారు అది ఎలా అని మనం చెప్పినట్లయితే ఫ్యామిలీ పార్టీస్ కావొచ్చు లేదంటే చిన్న చిన్న సందర్భాల్లో పెళ్ళిళ్ళు ఇవా లేదంటే ఇలాగ బర్త్ డే పార్టీసు ఇలాంటి పార్టీస్ అన్నిటికి కూడా ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ అందరూ తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అందరిని పిలుచుకొని అందరితో మంచి బంధాన్ని ఏర్పరచుకుంటారు అలాగే అలా బన్ మా మా పల్నాడు ఏరియాల్లో అయితే మాత్రం పుట్టినరోజు కావచ్చు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళను ఉయ్యాల్లో వేసినప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ అన్నీ జరుపుకొని మంచి మంచి వినోదాలుగా దాన్ని జరుపుకుంటారు